మేము నీడు వడకట్టడానికి శుభ్రపరచడానికి ఎక్కువగా బ్లీచింగ్ ఆయిల్ని వాడుతూ ఉంటాం అదేవిధంగా నీళ్లు వడకట్టడానికి మేము ఎక్కువగా కాటన్ దుస్తులను వాడుతూ ఉంటాం అది దాంట్లో తెల్ల కలర్ బట్టలు మాత్రమే వాడుతూ ఉంటాం వడ కట్టడానికి ఎక్కువగా అవే యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి నీళ్లు శుభ్రంగా ఉంటాయి అదేవిధంగా మేము ఎక్కువగా ప్లాస్టిక్ వాటిలలో వాడకుండా రాగి మరియు ఇత్తడి మరియు కుండ మట్టి కుండ వాటిలలో మాత్రమే నీళ్లు ఉపయోగిస్తూ ఉంటాం వాటిలలో మంచి ఉపయోగకరలా పోషకాలు ఉన్నాయి కాబట్టి మేము దాన్ని మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం అవైతే కొంచెం శుభ్రంగా రెండు మూడు రోజులైనా శుభ్రంగా ఉంచడానికి ఉపయోగపడుతూ ఉంటాయి మట్టి కుండలే ఎక్కువగా వాడుతాం అదేవిధంగా రాగిలో మరియు నీళ్లు మంచివి కాబట్టి మేము రాగి ఇత్తడి మాత్రమే వాడుతూ ఉంటాం ఎక్కడైనా సరే ఇలాంటివాట్లిని మాత్రమే వాడుతూ ఉంటాం బాటిళ్లలో కానీ రాగి బాటిళ్లు ఇత్తడి బాటిళ్లు మరియు మట్టి కుండలలో మట్టి కంచాలు మట్టి గ్లాసులు మట్టి కుండలు మాత్రమే వాడుతూ ఉంటాం మట్టి ప్లేట్ మాత్రమే వాట్లో వాడుతూ ఉంటాం అదేవిధంగా నీళ్లు ఎక్కువగా శుభ్రపరచడానికి ఇదే పద్దతిని ఉపయోగిస్తూ ఉంటాం దాంట్లో కొంచెం బ్లీచింగ్ ఆయిల్ వేశామంటే అది కొంచెం నీట్గా అయిపోతుంది కాబట్టే మేము ఎక్కువగా అదే వాడుతూ ఉంటాం ఏవన్నా పురుగులు ఉన్న పుట్రలు ఉన్న అవి చనిపోతూ ఉంటాయి కాబట్టి మేము ఎక్కువగా ఇదే వాడుతూ ఉంటాం అదేవిధంగా తెల్ల బట్ట ఎందుకు ఉపయోగిస్తామంటే దానిలో ఉన్న డస్ట్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి మేము తెల్ల కాటన్ బట్టను మాత్రమే వాడతాం ఎటువంటి వల అవేమి వాడమూ ఎటువంటి పాలిస్టర్ అలాంటి అ ప్లాస్టిక్ వాటిని ఎక్కువగా వాడుతూ నిషేధిస్తూ ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాం కాబట్టి మేము ఎక్కువగా కాటన్ మరియు మట్టి కుండలను మరియు మట్టివి మాత్రమే వాడుతూ ఉంటాం ఎక్కువగా నీళ్లను స్టోర్ చేసుకోవడానికి ఇలాంటివాటిని ఉపయోగిస్తూ ఉంటాం